అమ్మా ప్రభురాణి అంటే చెప్పమ్మా

సరే పాపా మేము రేపు తొమ్మిదింటికి వస్తాము ఇంటి దగ్గరికి అప్పుడొచ్చి కొన్ని టెస్ట్లు చేస్తాము ఇంటి దగ్గర ఏమి ఏమి బాగాలేదు ఫీవరా ఎన్ని రోజుల నుంచి రేపు తెల్లవారితో తొమ్మిదింటికి ఇంటి దగ్గరికే వచ్చి టెస్ట్లు చేస్తాము దాని బట్టి ఏమి అయ్యిందనేది మళ్ళీ పెద్ద హాస్పిటల్కి పంపిస్తామ్మా